నా పేరు విక్టర్ నేను మీ రెస్టారెంట్లో తరచుగా ఆర్డర్లు పెడుతు ఉంటాను నేను ఇప్పుడు పెట్టాల్ పెట్టాలనుకుంటున్న ఆర్డర్ ఏంటంటే ఒక చికెన్ నూడుల్స్ ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ మంచూరియా ఆర్డర్ పెట్టాలని అనుకుంటున్నాను దీనికి కాను నాకు మీ మీ రెస్టారెంట్ నుంచి ముందుగా ఆర్డర్ చేసిన దానికి నాకు ఒక తగ్గింపు ఆఫర్ అనేది వచ్చింది మీరు ప్రస్తుతం చేస్తున్న ఆర్డర్కి నగదు ఏమైనా తగ్గిస్తారా ఆ ఆఫర్ని ఉపయోగించి లేదంటే దానికి ఉచితంగా ఏదన్నా అందుబాటులో నాకు ఇస్తారా చెప్పండి నాకు పూర్వపు ఆర్డర్ పై తగ్గింపు ఆఫర్ అనేది వచ్చింది నగదు తగ్గింపు ఆఫరు ఇప్పుడు నేను పెట్టిన ఆర్డర్కి నగదు తగ్గిస్తారా లేకపోతే ఉచితంగా ఏదైనా చెల్లిస్తారా నాకు చెప్పండి